పిల్లల జీవితంలో ఆన్లైన్ క్లాసులు చదువులు కోచింగ్లు చాలానే ప్రభావితం చేస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంతా టెక్నాలజీ రావడం వల్ల ఈ జనరేషన్ పిల్లలందరూ ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ కోర్సులు తీసుకుంటున్నారు వీటిల వాళ్ళ చాలా వరకు ఉపయోగముంది అలాగే నష్టం కూడా ఉంది ఎందుకంటే మనకి ఆన్లైన్లో వింటే మనం మనస్ఫూర్తిగా వినలేము దానికి తోడు వాళ్ళు టీచ్ చేసే విధానం కూడా మన మీద అంత ప్రభావితం చూపించదు ఎందుకంటే ఆఫ్లైన్ క్లాసుల్లో మన మీద వాళ్ళు కేర్ తీసుకొని జాగ్రత్తగా చూసుకుంటారు అదే ఆన్లైన్ క్లాసుల్లో అటువంటివి ఏవి ఉండవు అందువలన ఆన్లైన్ క్లాసులనేవి వినడానికి బాగానే ఉంటాయి కాని దాని తరువాత డిసిప్లైన్ పరంగా ఆట్లు పరంగా అయితే చాలా కష్టామే కాని ఈ మధ్య కరోనా రావడంతో అంతా ఆన్లైన్ క్లాస్లు అంతా ఆన్లైన్ చేయడం వల్ల పిల్లలు బాగా ఆన్లైన్ కోర్సులకి బాగా అలవాటు పడ్డారు దానికి తోడు కోచింగ్లు కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ రావడం వల్ల అందరూ ఆన్లైన్ కోర్సులు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఉపయోగ పడుతుంది ఇందులోని బాగా చదివినోళ్ళు బాగానే చదువుతున్నారు ఆన్లైన్ క్లాసుల్లో చదవని వాడు ఎలాగో చదవరు దాని వల్ల ఆన్లైన్ కోర్సులు తీసుకోవడం వల్ల చదివినోడికి ఉపయోగం ఎప్పుడూ ఉంటుంది